ఇప్పుడున్న పరిస్థితుల్లో భారతీయ సినిమాలు ఎలా ఉన్నాయంటే ఇప్పుడు కొంచెం కొన్ని డైరెక్టర్లు ఇప్పుడు చాలా బాగా తీస్తున్నారు మూవీస్ అనేది ఒక మంచి కంటెంట్తో ఒక మంచి మెసేజ్ ప్రజలకు ఇవ్వడానికి గాని ఇట్లుంటాయి మన జీవితంలో ఇలా జరుగుతాయి ఇలా ఉంటాయి సో మీరు కూడా ఇలానే జాగ్రత్త పడిన ఒక మంచి మెసేజు చూపిస్తూ ఇప్పుడు బాగా తీస్తున్నారనమాట మన భారతీయ డైరెక్టర్లు మన బాలీవుడ్ కానివ్వండి టాలీవుడ్ కాలీవుడ్ మళ్లీ మల్లవుడ్ అని మంచి బాగా తీస్తున్నారు మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు రీసెంట్గా మనకి మన బాలకృష్ణది ఒక భగవంత్ కేసరి అనేసి ఒక సినిమా వచ్చిందనమాట అందులో ఏమంటే తను ఎప్పుడు మాస్గా తీస్తూనే ఉంటాడు కానీ ఈ సినిమాలో ఎలా అంటే తను ఒక తండ్రి క్యారెక్టర్ ఒక తండ్రి రోల్ ఎలా ఉంటుంది ఒక తండ్రి ఒకరు ఒకరిని నమ్మితే నమ్మి తనకోసమే బతుకుతుంటే వాళ్ళకి ఎలా ఉండాలి ఏమి మనం ఏమేమి రెస్పాన్సిబుల్స్ మనం చూసుకోవాలి సో అదంతా తను క్లియర్గా మూవీస్లో చూపించారు అండ్ అదేవిధంగా తను కూడా మంచిగా యాక్ట్ చేశారు సో సేమ్ అదే విధంగా తను అదేలాగా డాడీ రోల్లో బాగా ప్లే చేశారు శ్రీ లీల అని హీరోయిన్ అనమాట తను తను డాటర్ రోల్ ప్లే చేశారు అందులో అండ్ ఆ మూవీలో హీరోయిన్ వచ్చేసి మన కాజల్ అగర్వాల్ అందరికి తెలిసిందే సో ఆ హీరో మన హీరో బాలకృష్ణ రోల్ ఎట్లా ఎట్టంటే బాలకృష్ణ ఒక జైల్లో ఉంటాడు ఫస్ట్ దాని తర్వాత మన హీరోయిన్ శ్రీ లీల పాప వాళ్ళ డాడీ వచ్చి ఆ జైలర్ అనమాట బాలకృష్ణ ఉండే జైలుకి తను అక్కడ నుండి బాలకృష్ణతో క్లోజ్ అవుతాడు దాని తర్వాత ఒక ఆక్సిడెంట్లో తను చనిపోతాడు ఆ పాపని బాలకృష్ణనే చేరదీసి ఒక అమ్మాయి అనేది ఆ లేడీ పిల్లల కాకుండా సింహంలా బతకాలి అనేసి ఆ మూవీ మెయిన్ ఇది అనమాట సో తను అప్పటినుంచి ఆ పాపని ఒక పులిలాగా పెంచుతూ ఉంటాడు ఆర్మీలో చేర్పించాలనేసి తన డాడీ యొక్క గోల్ని తను ఆ పిల్ల రూపంలో నిర్వ చేసుకుంటాడనమాట తను ఆ పిల్లని ఒక రన్నింగ్ డైలీ మార్నింగ్ లేపించి రన్నింగ్ పరిగెత్తు పరిగెత్తించడం గాని అన్నిటికీ మంచిగా సహకరిస్తూ అన్నిటికీ బాగా చేస్తూ ఉంటాడు సో ఇలాగా మనకి మన భారతీయ సినిమాలు ఇలాగా కొత్త కొత్త విధానాలలో కొత్త కొత్త ఆలోచనలో పైకి వస్తున్నాయి కాబట్టి మనకి చాలా గౌరవంగా ప్రైడ్గా ఉంటుంది అండ్ అదేవిధంగా మన బాలీవుడ్ తీసుకున్నామంటే జవాన్ అనేసి మూవీ ఒక సీఐడీ ఆఫీసర్ ఒక బ్యాక్ డేటెడ్ ఆఫీసర్ ఒక అండర్కవర్ ఆఫీసర్ గురించి తీస్తారు వాళ్ళు ఎంత కష్టపడుతారు ఏమీ అనేసి ఆ మూవీలో మొత్తం క్లియర్గా ఉంటుంది సో దానివల్ల మన భారతీయ సినిమాలో ఒక మంచి గొప్పతనం స్థాయి పొందుతుంది మన ప్రపంచ మొత్తం సినిమాల కంటే మనకి రీసెంట్గా చూసుకున్నామంటే రీసెంట్గా పుష్పాకి మనకి నేషనల్ అవార్డు వచ్చింది అండ్ జాతీయ మొన్న ప్రపంచ అవార్డుల్లో కూడా మన ఆర్ఆర్ఆర్ మూవీకి ఒక ఒక అవార్డు ఒక్కటే కాదు మూడు అవార్డులు వచ్చింది సో మన భారతీయ సినిమాలు చాలా గొప్ప స్థాయి పొందుతుంది మన జీవితంలో ఇప్పుడు ప్రస్తుతానికి మనమది గర్వపడాల్సిన విషయం అండ్ మనకి సినిమాలు సిరీస్లు ఎలా చేస్తారంటే ఎలాంటి సినిమాలు సిరీస్లు చేస్తారు అంటే నేను చూసేది మొత్తం అంటే ఇక అది థ్రిల్లర్ అండ్ లవ్ స్టోరీస్ అనమాట థ్రిల్లర్ లవ్ స్టోరీస్ అండ్ ఏదైనా సస్పెన్షన్ స్టోరీస్ ఉంటే నేను బాగా చూస్తాను థ్రిల్లర్ ఎందుకు థ్రిల్లర్ స్టోరీస్ చూస్తానంటే అది మనకి మూవీ అది చూడగా చూడగా నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది నెక్స్ట్ స్టెప్ ఏమవుతుంది అని మనకి ఒక ఆత్రుత అది అది ఉంటుందన్నమాట దానికోసమైనా ఆ మూవీని మనం ఇంట్రెస్టింగ్గా చాలా డీప్గా పాయింట్ టు పాయింట్ అబ్జర్వ్ చేసి అన్ని ఎలా పోతుంది ఏం జరుగుతాంది అని మొత్తం డైలాగ్స్తో సహా మనం మొత్తం గుర్తుపెట్టుకుని మొత్తం చూస్తాం అనమాట సో అలా అంటుంది మనకి థ్రిల్లర్ స్టోరీస్ అంటే లవ్ స్టోరీస్ అంటే మనకి అసలు రియల్ లైఫ్ స్టోరీస్కి లవ్ స్టోరీస్కి పెద్ద తేడా ఉండదు సో లవ్ స్టోరీస్ ఓ ఇలా లవ్ ఒక ప్రేమంటే ఇట్ల ఉంటుందా మనమసలు ప్రేమించొచ్చా లేదా అసలు పెళ్లి చేసుకోవచ్చా లేదా ప్రేమించి పెళ్లి చేసుకోవచ్చా లేదా సో ఇలాగ అంతా క్వషన్స్ ఉంటుందనమాట చాలామంది యంగ్స్టర్స్ కానివ్వండి ఎవరికైనా కానివ్వండి సో మనము ఈ స్టోరీస్ని మనం చూస్తూ ఉంటే మనకు అర్థమవుతుంది అనమాట సో అందుకే నేను లవ్ స్టోరీస్ మూవీస్ ఎక్కువ చూస్తూ ఉంటాను అండ్ మోర్ సస్పెన్షన్ మూవీస్ అంటే మనకి వెబ్ సిరీస్ సస్పెన్సెస్లో నేను వెబ్ సిరీస్ చాలా చూస్తూ ఉంటాను సో ఈ సీజన్ అయితే ఇంకొక సీజన్ చూడ్డానికోసం వాళ్లు సస్పెన్స్ పెడుతూ ఉంటారు సో నేను ఒక ఎపిసోడ్ చూసినప్పుడు ఫస్ట్ ఎపిసోడ్ చూసినప్పుడు ఒక సస్పెన్స్ ఉంటుంది మళ్లీ ఆ మూవీని నేను లేదు ఈ సస్పెన్స్ని నేను ఎట్లా అయినా క్లియర్ చేసుకోవాలి సో దీని కోసమైనా నేను ఇంకొక ఎపిసోడ్ని కచ్చితంగా చూడాలని నేను మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ చూస్తాను మళ్ళీ అది చూసినప్పుడు సగం వరకు నాకు ఆ సస్పెన్స్ క్లియర్ అవుతుంది మళ్ళీ సగం నుంచి ఇంకొక సస్పెన్స్ మల్లి స్టార్ట్ అవుతుంది అరే ఏమైంది మళ్లీ ఏదో స్టార్ట్ అయింది ఇట్లా మళ్లీ నాకు ఇంకొక సస్పెన్స్ అనేది స్టార్ట్ అవుతుంది సో నేను దానికోసం అనేసి మళ్లీ నేను సస్పెన్సింగ్గా మళ్ళీ అట్లా అట్లానే ఆ సిరీస్ మొత్తం చూస్తూ ఉంటాను మళ్ళీ సీజన్ టు కోసం వెయిట్ చేస్తూ ఉంటాను సో దానికోసం వాళ్లు ఆ సస్పెన్సేస్ మూవీస్ అంతా అలా జరుగుతూ ఉంటుంది నేను బాగా పాటలు ఎంజాయ్ చేసేదేంటంటే మాస్ సాంగ్స్ అనమాట రీసెంట్గా మనకి కొత్త అనేసి మూవీ ఒకటి రిలీజ్ అయింది మన దుల్కర్ సల్మాన్ది మలయాళం హీరోది ఒక మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ మూవీకి అయితే అందులో కొత్త రాజా ట్రాక్ అనేసి ఒక సాంగ్ ఒకటి ఉంటుంది సూపర్గా ఉంటుంది ఆ సాంగ్ అయితే మీరు కూడా విన్నారంటే మంచిగా ఉంటుంది ఆ సాంగ్ వేరే లెవెల్ ఉంటుంది అనమాట ఇప్పుడు ఉండే యంగ్స్టర్స్ అందరికీ మీరు ఆ సాంగ్ని చూసి బాగా ఎంజాయ్ చేయొచ్చు అండ్ నేను మళ్లీ లవ్ సాంగ్స్ చాలా ఎక్కువ వింటూ ఉంటాను ఎందుకంటే మనం ఉండేది యంగ్స్టర్స్ కాబట్టి మనకి ఎక్కువ లవ్ సాంగ్స్ ఇట్లా మాస్ సాంగ్స్ యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేసే సాంగ్స్ మంచి పార్శ్గా ఉండే సాంగ్స్ అండ్ ర్యాప్ సాంగ్స్ మన బాద్షా పడే ర్యాప్ సాంగ్స్ యో యో హనీ సింగ్ సాంగ్స్ సో ఇట్లాంటివంతా మనకి బాగా నచ్చుతుందనమాట ఎందుకంటే మనం యంగ్స్టర్స్ కాబట్టి లవ్ సాంగ్స్తో పాటు మనం అన్ని బాగా చూస్తూ ఉంటాము అండ్ ఈ ఓల్డ్ పాత సాంగ్స్ అంతా మనకు నచ్చదు అనుకోండి అండ్ ఫీలింగ్ సాంగ్స్ మనకి నచ్చదు మనకి బాగా నచ్చేది ర్యాప్ బీట్ వచ్చే సాంగ్స్ మాస్ సాంగ్స్ ఏది బీట్ ఎక్కువ వచ్చి మాస్ సాంగ్స్ ఊపు గూస్ బంప్స్ వస్తుంది మనకి సో అలాంటి సాంగ్సే మనికి బాగా ఇష్టం అయితుందనమాట సో మనం అలాంటి సాంగ్స్ఏ బాగా చూస్తూ ఉంటాము ఎంజాయ్ చేస్తూ ఉంటాము నాకు ఇష్టమైన సింగర్ ఎవరంటే వైష్ణవి అనేసి ఒక అమ్మాయి అనమాట తను ఆరి రీసెంట్గా లాస్ట్ ఇయర్ మనకి పాడుతా తీయగా షోలో అండ్ మనకి జీ తెలుగులో వచ్చే ఒక సింగింగ్ షోలో తను పార్టిసిపేట్ చేసింది తను యాక్చువల్లీ యుఎస్ రేసిడెంట్ అనమాట తెలుగు అమ్మాయి నాకు తనంటే చాలా ఇష్టం వైష్ణవి అనేసి తన పేరు అండ్ తను మనకి చాలా బాగా మంచి పాటలు పాడుతుంది అండ్ మనకు గాడ్ఫాదర్లో కూడా తను ఒక పాట పాడింది బ్రదర్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్లో ఒక సాంగ్ వస్తుంది కదా ఆ మూవీలో ఆ సాంగ్ తనే పాడింది అండ్ వాళ్ళ మమ్మీ గారు కూడా మనకి తిరుమలలో వచ్చే చాంటింగ్ స్టెప్ పడకెట్ లేదు ఎక్కుతుండగా వచ్చే చాంటింగ్ ఓం ఓం నమో వెంకటేశాయ చాంటింగ్ వాళ్ళ మమ్మీనే పాడేది వాళ్ల మమ్మీనే పాడింది కూడా యాక్చువల్లీ ఇప్పుడు రన్ అవుతుంది కూడా వాళ్ళు అదే అదే ఆమె పాడిందే రన్ అవుతుంది సో వాళ్లు ప్రజెంట్ ఇప్పుడు యూఎస్లో ఉంటారు ఫ్లోరిడాలో సో నాకు ఇష్టమైన సింగర్ తనే అండి వైష్ణవి అనేది ఇంకా తనకి చాలా ఛాన్సెస్ కూడా చాలా వచ్చాయి చాలా షోస్లో కూడా తనకి ఛాన్సెస్ వచ్చాయి అండ్ తను అన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నది నాకు వైష్ణవి ఏ నాకు ఇష్టమైన సింగర్ తన గురించి చెప్పేశాను మీకు ఆల్రెడీ